హలో

ఓకే హలో ఓకే బిల్డింగ్ అది ఎంత ఉంటుంది ఒకసారి చెప్పరా మరి ఎంతమందికి అని

టూ పోర్షన్స్ ఉంటే టూ

ఫార్టీ థౌజండ్ అవుతుంది మరే మేము ఎంత మందిమి వచ్చినా మీరు అంత మందికి షేర్ చేసేయాలి ఆ ఫోర్ థౌజండ్

మేము ఎంత మందిని తెచ్చుకున్నా ఒక టూ వీక్స్ పడుతుంది మరి

మీరే మొత్తం అన్నీ ప్రొవైడ్ చేసేస్తే

అవునండి ఓకే ఓకే ఓకే సార్ మీకు టైమింగ్ ఎప్పుడు చెప్తే మా వాళ్ళని పంపిస్తాం ఓకే అడ్వాన్స్ పే చేయండి ఒక ఫైవ్ థౌజండ్ మా వాళ్ళు వస్తారు